హలో చెప్పండి అవునండి చెప్పండి మా దగ్గర ఆన్లైన్ పేమెంట్స్ యూపీఐ ఉందండి నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్ వ్యాలెట్ ఉంది మోబిక్విక్ వ్యాలెట్ ఉంది ఒకవేళ త్రీ థౌజండ్ అబోవ్ చేశారనుకో డిస్కౌంట్స్ కూడా ఉందండి బజాజ్ ఈఎంఐది లోయస్ట్ ఈఎంఐ కూడా వస్తుంది ఈఎంఐ అవైలబులిటీ కూడా ఉంటుందండి త్రీ టు ఫోర్ మంత్స్లో పెట్టుకోవచ్చు అది బెస్ఫార్మ్ దాన్ని బట్టి ఉంటుందండి అదే అండి క్యాష్ కట్టినా అదే అండి ఆన్లైన్ పేమెంట్